హాయ్ సార్ నమస్కారం అండి మీరు ఈ ప్రాంతం వారేనండి సార్ నేను ఒక పర్యాటకుడినండి ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాను మీ ఆంధ్రప్రదేశ్లో చూడదగిన పర్యాటక ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అండి అరకు వెళ్లడానికి రైలు లేదా బస్సు సౌకర్యాలు ఏమైనా ఉంటాయా అండి అరకు వెళ్లడానికి రైలు లేదా బస్సు సౌకర్యాలులో ఏదీ సౌకర్యవంతంగా ఉంటుందండి అరకులో చూడదగిన మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయండి అరకులో ఉండడానికి వసతి సౌకర్యం మరియు భోజన సౌకర్యాల గురించి కొంచెం నాకు వివరంగా చెప్పగలరా అండి అరకులో గిరిజనులు ఏ ఏ పంటలు పండిస్తారు అండి ఇవి చూడటానికి అందంగా ఉంటాయండి ధన్యవాదాలండి